హలో హలో హలో చెప్పండి అవునండి బాగుంటుందండి మీకు ఏ బిర్యాని కావాలండి బాగుంటుందండి ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి బాగుంటది మీరు టేస్ట్ చేశాకా వేరే వాళ్ళకి కూడా చెప్పండి చెప్తారు గానీ మా దగ్గర ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు కావాలంటే చెప్పండి ఉందండి కాంబినేషనా అండి బిర్యానీతో కాంబినేషను కొకొ కోలా ఇస్తామండి

ఇంకా చాలా ఉన్నాయండి చికెన్ బిర్యాని మటన్ బిర్యాని తపాం మీకు ఏం కావాలండి ఓన్లీ మటన్ బిర్యానినా అండి అవునా అండి మటన్ బిర్యాని అయితే చాలా బాగుంటుందండి మంచి ఇంగ్రీడియంట్స్ అంటే ఎలాంటివి ఆట్లా అట్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రాకుండుండేవన్నీ వేస్తామండి మేము మంచిగుంటుందండి మీకు ఇంకేమైనా కావాలంటే ఇక్కడ వచ్చి అడ వేరే వాళ్ళు తింటారు కదండీ వాళ్ళని అడగండి చెప్తారు మీకు నచ్చితే ఇంకోసారి కూడా తినడానికి రండండి రా రావచ్చండి మీరు సరే అండి